నేను మీకు ముందుగా చెప్పిన విధంగా నాకు అయితే శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా అండి సో నేను ఒక పదకొండొవ తరగతి అంటే నేను ఇంటర్ చదువుతున్న టైంలో ఏంటి అంటే ఈ నృత్య శైలి ప్రదర్శించడానికి జాతీయ పరంగా నాకు కొన్ని అవకాశాలు అయితే వచ్చినాయి అండి ఆ సమయంలోనైతే ఈ సౌకర్య పరిధిని దాటి ఎన్నో క ఎన్నో గంటలు అయితే నేను సాధన చేసిన దినాలు చాలా ఉన్నాయి ఈ ఈ నృత్య ప్రదర్శన ఒకసారి పెట్టారు అండి ఎక్కడా అంటే ముంబైలో పెట్టారు సో దానికి మా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నన్ను ఇంకో నలుగురుని అయితే తీసుకోవడం జరిగింది సో ఆ టైంలో అక్కడ ప్రదర్శను చేయాలి అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు చాలా మంచిగా చేయాలి అని చెప్పి వాళ్ళు అయితే మాకు అంటూ ఒక నృత్యాన్ని ఒకొక్క పాటను అయితే మాకు ఇవ్వడం జరిగింది ఆ పాట కొంచెం కష్టమండి ఆ పాట సో ఆ పాటని ఒక వారంన్నర రోజుల్లో నేర్చుకుని వాళ్ళ ముందు ప్రదర్శన చేయమన్నారు సో వారంన్నర రోజులు ఆ వాళ్ళు ఇచ్చిన పాటకి దానికి అసలు సంబంధమే లేదు చాలా తక్కువ గడియ మాకు ఇచ్చారు కానీ ఇంక మనం ఏం చేస్తాము అండి కానీ మనకు ఇంక దొరికింది ఒకటే అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి నా నిద్రను కూడా నేను ఆ రోజుల్లో ఏంటి అంటే ఒక నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయేవాడ్ని మిగతా సమయము అంతా ఎక్కువ సమయం మిగతా ఎక్కువ సమయం ఈ భోజనం ఈ టిఫిన్ చేయడం ఇవి రెండు మినహాయించుకుంటే మిగిలిన సమయము అంతా కూడా ఏంటి అంటే నా ఆ పాటకి న్యాయం చేయడానికే ఆ పాటకి సంబంధించి నృత్యము ఎలా చేయాలో నేర్చుకోవడానికే నేను ఎక్కువ సమయము అనేది కేటాయించడం జరిగింది అండి ఇది నా సౌకర్య పరిధిని దాటి నేను నృత్య శైలి నేర్చుకోవడానికి లేకపోతే ప్రదర్శించడానికి నాకు దొరికిన అవకాశము అండి ఇది